వార్తల్లో చూపించేది అంతా నిజమని చెప్పలేము అబద్దమని చెప్పలేం కానీ కొన్నిసార్లు వాళ్ళ ఛానల్ టిఆర్పి కోసం ఉన్నది ఉన్నట్టు కాకుండా కొంచెం ఎక్కువగా చెప్తారు ఛానల్స్లో ఎక్కువ చెప్పాలంటే రాజ రాజకీయం గురించి పాలిటిక్స్ గురించి సోషల్ మీడియా సెలబ్రెటీస్ వాళ్ళ గురించి ఎక్కువగా చూపిస్తారు ఇప్పుడు పాలిటిక్స్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం డిప్యూటీ సీఎం గురించి అండ్ వాళ్ళు చేసే ఫెసిలిటీస్ గురించి చెప్తారు వాళ్ళు మంచి చేస్తే మంచి చెప్తారు చెడు చేస్తే చెడు చెప్తారు ప్లస్ దానికి కొంచెం యాడ్ చేస్తారు వాళ్ళు ఇంత ఇలా చేస్తామని చెప్పి ఇలా చేశారు అది ఇది అని చెప్తారు ఇది పాలిటిక్స్ సెలబ్రిటీల గురించి అయితే వాళ్ళ ఇష్టం ఉన్నది రాస్తారు కొంత వరకు నిజం ఉండొచ్చు కొంతవరకు అబద్ధం ఉండొచ్చు కానీ ఉన్నదానికంటే ఎక్కువ వాళ్ళు అంటే ఊహించుకొని కొన్ని రాస్తారు సెలబ్రెటీల గురించి సెలబ్రెటీల గురించి కొంచెం తప్పుగా కొంచెం నిజం రాస్తారు వార్త వాళ్ళు ఛానల్స్ వాళ్ళు రాసేవాళ్ళు రాస్తారు కానీ సెలబ్రెటీల గురించి రాసేముందు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది ఏది ఆలోచించరు ఇప్పుడు పాలిటిక్స్ గురించి అయినా సరే వాళ్ళకు నచ్చింది వాళ్ళు రాసుకుంటారు కానీ ఉన్నది ఉన్నట్టు కొంతవరకే నిజం చెబుతారు ఏదో కొంచెం ఊహించి అక్కడ జరిగింది కొంచెం తీసుకొని వాళ్ళు ఇంకా దానికి కొంచెం త్వరగా వ్యూస్ రావాలి తొన్ తొందరగా ఛానల్ టిఆర్పి పెంచాలి అని కొంచెం ఎక్కువ చేసి వార్తల్లో చెబుతారు కొన్ని ఛానల్స్ ఉంటాయి ఎక్స్క్లూజివ్గా చూపిస్తారు కొన్ని ఇంటర్వ్యూస్ అలాంటివి కొన్ని ఛానల్స్ ఏమో లైవ్ అప్డేట్ ఇస్తాయి కొన్ని ఏమో ఆల్రెడీ రికార్డెడ్వి మనకు లైవ్ అని చెప్తారు కానీ మీడియాలో ఉన్నది ఉన్నట్టు కంటే ఊహించి చెప్పేదే ఎక్కువ ఉంటుంది ఛానల్స్లో కొందరు గురించి చెప్తారు ఇక్కడ ఇది జరిగింది అక్కడ అది జరిగింది అన్ని ఫోర్ సైడ్స్ అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఫోర్ డైరెక్షన్లో ఏం జరుగుతుందో మొత్తం వార్తల్లో చెప్తారు కానీ వార్తల్లో కొంతవరకే నిజం ఉంటుంది కొంతం కొంచెం అబద్ధం ఉంటుంది ఊహించుకొని రాస్తారు కొన్ని ఇన్సిడెంట్ ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది అనేదాన్ని టైము ప్లేస్ ఎవరు యాక్సిడెంట్ చేసారు ఒకవేళ వాళ్ళు వీఐపి అయితే దాన్ని ఎక్కువసేపు చూపిస్తారు నార్మల్ పీపుల్ అయితే లైట్ ఒకసారి ఇట్లా జస్ట్ చూపిస్తారు వదిలేస్తారు అదే విఐపి క్యాటగిరి వాళ్ళకైతే ఎక్స్క్లూజివ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూపిస్తారు ఇది కొంచెం వరకైతే నాకు నచ్చదు అండ్ కొన్ని ఛానల్స్లో ఏంటంటే రియల్గా చూపిస్తారు ప్లస్ ఏంటిదంటే అందరికీ ఈక్వల్గా ఉండాలి ఏదైనా సరే ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ కానీ ఈక్వల్గా చెప్పాలి అండ్ ఇప్పుడు పేదవాళ్ళైతే వాళ్ళు చనిపోతే వాళ్ళ ప్రాణం కాదు ఉన్న వాళ్ళు ఏంపీస్ అట్లయితే వాళ్ళకి ఏదన్న అయితే మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ వేస్తారు అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం